మా ప్రాంతంలోని క్రీడాకారులు తమ కళల క్రీడను ఆడేందుకు ఎదుర్కొనే ప్రధాన సమస్యలంటూ తల్లిదండ్రుల యొక్క నా తల్లిదండ్రుల యొక్క స్పందన వారు వారియొక్క అంగీకారము ఇవి ముఖ్యంగా ఆటంకంగా ఉంటూ ఉంటాయ్ పిల్లలకి తరువాత చదువుకునే సమయాలలో ఆటలు ఏమిటి అన్నా ఆ యొక్క ఆ యొక్క వారిని హెచ్చరిక కూడా దీనికి తోడవుతూ ఉంటది పిల్లలు కొంచెం ఆటంకం పడుతూ ఉంటారు ముందుకెళ్ళాలని ఉంటది కాకపోతే వాళ్ళ యొక్క నిపుణతను రా నిపుణతలో రాణించాలని ఉంటది కాకపోతే ఇక్కడ ఈ వైఫల్యాలల్లో బిడ్డలు చిక్కుకుపోతూ ఉంటారు తల్లిదండ్రులు చదువులు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని భావిస్తే తప్పకుండా క్రీడను ఆడే అందుకు వారి కళలు నెరవేర్చుకునేందుకు ఇవి ఇది దోహదపడుతది తల్లిదండ్రులు ప్రత్యేకంగా ఫిసికల్గా బిడ్డలు ఫిట్గా ఉండాలంటే క్రీడను ప్రోత్సహించాలి కాబట్టి అవగాహన లోపం వలనే ఇది ఇలా జరుగుతుందనేసి నేను భావిస్తున్నాను మొదటిగా తల్లిదండ్రులతో మాట్లాడి తల్లిదండ్రులకు అవేర్నెస్ క్రియేట్ చేసి అక్కడ ఇది జరి ఇది ఆడినంత మాత్రాన చదువుల్లో వెనకబడతారు అన్నది కాదు కానీ చదువుల్లో ఇంకొంత ముందంజగా వెళ్ళగలుగుతారు తర్వాత అది కాకుండా వీటికి పరంగా స్పోర్ట్స్ క్రీడల పరంగా వీరికి ప్రత్యేక కోటాలో జాబ్స్ కూడా సెక్యూర్ చేసుకోగలుగుతారు అన్న నేపథ్యంలో కూడా వీరు భావించాలి చదువులు ఒక్కటే మమ్మల్ని బిడ్డల్ని నిలబెట్టలేవు క్రీడలు కూడా వీరిని ఏదో ముఖంగా వారిని ఒక గుర్తింపు తెస్తాయని తల్లిదండ్రులు భావించాలి తర్వాత ఆరోగ్యంగా పుష్టిగా వారి శరీర సౌష్టం కూడా చక్కగా ఫిజికల్గా వారు ఫిట్టవ్ ఫిట్గా ఉంటారనేసి కూడా భావించాలి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము ఊరికే ఒక ఒక ఒక పట్టున కూర్చుని చదువుకుంటే మనకు మన ఆరోగ్యం అంతా త పూర్తిస్థాయిలో ఎదగదని నా భావన అందుకని క్రీడల్ని కలల్ని వే వారిని ప్రోత్సహిస్తూ క్రీ క్రీడాకారులని వారి కలలగుండా వారిని ప్రోత్సహిస్తూ నడిపించాలని తల్లిదండ్రులుగా పెద్దలుగా గురువులుగా ఎవరెవరో వీటిని ప్రోత్సహిస్తూ ఉంటారో వా వారినంద వారినందరిని దృష్టిలో పెట్టుకొని అందరూ ఒక తాటి మీదకొచ్చి ఒక వేదిక మీదకొచ్చి సంభాషించుకుంటే లేక వారికి ఒక ఓరియంటేషన్ లాగా ఒక ప్రోగ్రాంలాగా కండక్ట్ చేస్తే తప్పకుండా దానిలోని లాభాలు నష్టాలు గ్రహించగలుగుతారు తర్వాత పిల్లలు పిల్లలు కూడా వారి కలల్ని సహకారం చేసుకోవడానికి ఒక ఒక ఒక ప్రొటెక్షన్ గాడ్ లాంటిది తర్వాత అక్కడ మెలకువల్ని ఆ క్రీడల్లో తగిలే దెబ్బలకు గానీ తగిన మెళుకువలు కూడా తీసుకుంటే ఎటువంటి ఫ్రాక్చర్స్ కానీ ఎటువంటి ఎముకలు సడలడం గానీ లేకపోతే ఇంజురీ గానీ అది ఏమాత్రము జరగకుండా జాగ్రత్త పడొచ్చనేసి నా అభిప్రాయం ఇంకొకటి అక్కడ వారిని ట్రైన్ చేసే సం గురువులు కూడా వారికి ప్రత్యేక శ్రద్ధ వారి పట్ల వహిస్తూ వారు ఎంత ఎంత స్థాయికి చేరగలుగుతారో వారి స్థాయి వారి యొక్క టాలెంట్ని గుర్తించి తలాంతుని గుర్తించి ముందుకు తీసుకెళ్ళాలనేసి వారిని ప్రోత్సహిస్తూ అటు యాజమాన్యంతో అటు తల్లిదండ్రులతో మాట్లాడుతూ మధ్యవర్తిగా ఉండి నడిపించే మధ్యవర్తిత్వం కరెక్ట్గా ఉంటే తప్పకుండా పిల్లలు వారి యొక్క కలలను నెరవేర్చుకుంటారు క్రీడలు చాలా ముఖ్యము అది మన భారతదేశానికి గౌరవం తెచ్చిపెట్టడమే కాకుండా తల్లిదండ్రులు కూడా గౌరవపడతారు ఒలంపిక్స్ లో పా ఒలంపిక్స్కి చేరేంత స్థాయి స్థైర్యం మనం మన దేశంలో ఎంతో మంది క్రీడాకారులకు ఉంది కాకపోతే సరి అయిన వాతావరణము సరి అయిన స్పందన సరి అయిన సహకారము ఆ తర్వాత ఆర్థికంగా వెనుకబడటం పడినతనము ఇవన్నీ కూడా ఒక అంశవుతే బిడ్డల బిడ్డల కళల్ని వారు నెరవేర్చుకోలేక ని నిరాశ నిస్పృహలతో గడుపుతున్నారనేసి నా అభిప్రాయం కాబట్టి బిడ్డలు తప్పకుండా వారి యొక్క ధైర్యాన్ని తర్వాత వారి యొక్క తలాంతుని కోల్పోక తప్పకుండా వారి ఆ క్రీడా అభీష్టాలని నెరవేర్చుకోవాలని తర్వాత అందరూ కూడా దీనికి సహకరించాలని వారికి ఎందులో ఆశ ఉందో ఎంత ఎందు ఎందులో నైపుణ్యం ఉందో దాని నిరూపించుకోవడానికి ఒక స్టేజ్ కావాలి ఒక ఒక ప్రోగ్రాం కావాలి కాబట్టి అలాంటివి ఎక్కడున్నాయో అని వారే అన్వేషించుకుని ఆ స్థాయిలో వారు ఫోకస్ పెట్టి వాటిని చేరుకోవాలనేసి నా నేను అనుకుంటున్నాను కాబట్టి అలావి అలాంటివి జరిగితే తప్పకుండా ఈ క్రీడల్లో వారు వారి కలల్ని సహకారం చేసుకోవచ్చు వారు వారు కూడా వారు వారి యొక్క నిపుణతను నైపుణ్యాన్ని నిరూపించుకోవచ్చు గొప్పగా అవార్డులు రివార్డులు పొందుకోవచ్చు దాని వలన తల్లిదండ్రులకు ఎంతో గౌరవం కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టొచ్చు